ఇప్పుడు మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది ఆ సౌకర్యాలల్లో ఒకటేంటంటే ఆడపిల్లలకి మరి సైకిల్ ఇవ్వడం జరిగింది ఆ సైకిల్ని బట్టి ఒకప్పుడు పొరుగూరెల్లి ఆడపిల్లలు చదువుకోవడానికి ఇంట్లో ఎవరూ ఇష్టపడేవారు కాదు ఎందుకంటే పక్కూరెల్లి చదవడమంటే ఆ మార్గం మధ్యలో ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు భయంతో మరి చదివించడానికి మరి నడిచెళ్ళడానికి పంపించడానికి మరి పంపించేవారు కాదు కానీ ఇప్పుడు సైకిల్ ఇవ్వడాన్ని బట్టి ఒక దాదాపు ఒక పది మంది పిల్లలుదాకా సైకెళ్ళేసుకోని మరి స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి ఆడపిల్లలకి చాలా అవకాశం కలిగించింది మన ప్రభుత్వం అంతే కాకుండా మరి స్కూలుల్లో కాలేజెస్లో కూడా ల్యాప్టాప్స్ మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా కూడా ఏటంటే ఆన్లైన్ క్లాసులు ఒకొక్కసారి వాళ్ళు రాలేనప్పుడు ఇంట్లో ఉండి ఆన్లైన్ క్లాసులు చదువుకోవడానికి అలాగే ప్రపంచంలో ఏది జరుగుతుందో ఏ సబ్జెక్టుల్లో ఎలా ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఈ ల్యాప్టాప్స్లో మొబైల్స్లో చూసుకుని మరి ఆడపిల్లలు చదువుకోవడానికి చాలా అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు ఎదగడానికి ముఖ్యంగా చదువన్నది చాలా ప్రాముఖ్యమైంది ఈ చదువుని మన ప్రభుత్వం మరి మనకందజేస్తుంది చదువుకోలేని పేద కుటుంబాలెన్నో ఉన్నాయి ఆడపిల్లలంటే మరీ ఎక్కువగా ఉన్నారు చదువుకోలేని స్థితిలో కానీ ఇప్పుడు మన ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకాలన్నింటినీ బట్టి ప్రతీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల కూడా స్వేచ్ఛగా చదువుకోగలుగుతుంది స్వేచ్ఛగా అన్నీ రంగాలలో విద్యను బట్టి అన్ని రంగాలలో మరి స్త్రీలు ముందంజ వేయడానికి మన ప్రభుత్వం చాలా మరి చిన్నప్పటి నుంచి మనల్ని ప్రోత్సాహాపరిచి వాళ్ళకిస్తున్న పథకాలను బట్టి ఒక ఆడపిల్లగా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను